చెప్పండమ్మా ఇప్పుడు మీకు కాదమ్మా ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు కదా ఇప్పుడు నీకు టెంత్ క్లాస్ ఇంటర్ ఎన్నొచ్చాయమ్మా ఇంటర్ అమ్మ ఓకే అమ్మ ఎంపిసి తీసుకున్నావ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఓకే అమ్మ ఇప్పుడు ఏంటంటే ఎంసెట్లో ఎంత ర్యాంకు వచ్చింది అమ్మ నీకు ఆహా ఎయిటీన్ తౌసండ్ వచ్చిందా ఓకే మీకు ఇంతకు ముందు ఇంకేమైనా కాలేజస్కి అటండ్ చేశావమ్మ అంటే ఈ కాలేజే వచ్చిందా మీకు అదే మరి మీకు ఇప్పుడు సీట్ ఇవ్వాలంటే ఇస్తామమ్మా కాకపోతే ఏంటంటే కొంచెం ప్యాకేజ్ అనేది ఉంటది మాకు అది ఇప్పుడు సీట్ వచ్చింది కాకపోతే నువ్వు కొన్ని డబ్బులు కూడా కట్టాల్సి వస్తుందమ్మా స్టార్టింగ్లో అంటే ఇప్పుడు ఈ సీటు వచ్చింది అమ్మ నీకు చదువుకోడానికైతే ఇబ్బంది ఉండదమ్మా తర్వాత బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏమన్నా ఇలాంటి చిన్న చిన్న వాటిలకైతే మీకు కావాల్సొస్తుంది ఆ బుక్స్ కాదమ్మా ఇప్పుడు నార్మల్గా మనం మెటీరియల్ కొనుక్కుంటాం కదా బీటెక్లో సంబంధించినవి బుక్స్ మాథమ్యాటిక్స్ కానీ ఇవన్నీ లైబ్రరీ దాని కన్నా ఈ బుక్స్ కొనుక్కోవాలి వాటికి మనీ అవుతాయి మళ్ళీ ఎక్స్ట్రాగా ట్యూషన్ ఫీ అనేది ఉంటదమ్మ టీచర్స్కి పే చెయ్యాలి అది అది ఒక టెన్ థౌసండ్ అవుతుందమ్మా ఇయర్లీ టెన్ థౌసండ్ పే చేస్తే చాలు నీకు స్కాలర్షిప్ అనేది స్కాలర్షిప్లో కట్ చేసుకుంటాము మేము హాస్టల్ ఫీజు అన్నీ ఉంటాయమ్మా అంటే ఇప్పుడు హాస్టల్ ఫీజు మీకిప్పుడు మెరిట్ స్టూడెంట్ కాబట్టి మీకు ఇప్పుడు తగ్గించే అవకాశం ఓన్లీ హాస్టల్ ఫీజు కడితే చాలు మిగతా ట్యూషన్ ఫీజు అనేది టెన్ థౌసండ్ పే చేస్తున్నావు కాబట్టి ఇయర్లీ టెన్ థౌసండ్ అయితే చాలమ్మ

లేదమ్మా లేదమ్మా అంతా ఒకటే దాంట్లో ఎం సరే అమ్మా నీకు ఒకసారి సర్టిఫికెట్ల రేపు సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని రేపు ఒకసారి కాలేజ్కి మళ్ళీ రాగలరా మీ పేరెంట్స్ని కూడా తీసుకురండి కొంచం ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళని కూడా ఓకే ఓకే అమ్మ